మా ఊళ్ళో మా ఎవరైన ఇంట్లో దిగినప్పుడు పెళ్ళిళ్ళు జరిగినప్పుడు ఇంకా జాతర్లు జరిగినప్పుడు ఇలాంటి సమయంలో భజనలు అనేవి పెడుతు ఉంటారు ఆ టైమ్లో చాలా హడావిడిగా ఇల్లు అక్కడ ఉన్న వారందరు కూడా చాలా ఆశక్తితో వింటారు వాళ్ళు వాధ్య వాయిద్య సంగీత వాయిద్యాలను ఉపయోగిస్తారు అందులో గిటారు పియానో డోలు సన్నాయి సితార్ ఇంకా మొదలైన వాటిని ఉపయోగిస్తు సంగీతాన్ని వాయిస్తారు వాటిని విని మేము చాలా ఆనందిస్తాం